నాకు రోజువారీలో నీళ్ళు చాలా అవసరం పొద్దుగల లేవగానే తాగడానికి నీరు స్నానం చేయడానికి నీరు బట్టలు పిండుకోడానికి నీరు వా మంచి నీరు ఇలాంటి చాలా అవసరాలు ఉంటాయి మనిషికి దాని ద్వారా నీరు అంటే మనిషిలో ఒక పార్ట్ అయిపోయింది ఒక అనుభవం అయిపోయింది నీరు చాలా మనిషికి చాలా అవసరం తాగడానికి తాగడానికి మంచి నీళ్ళు తాగడం మరియు మనం వాష్రూమ్ వెళ్ళినప్పుడు వాష్రూమ్లో స్నానం చేయడానికి అయినా బట్టలు పిండుకోవడానికి అయినా ఏ పనికైనా నీరు చాలా అవసరం మరియు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాగా అవసరం కావాలి అందుకే మనం ఏ ఎక్కువ శాతం మంచినీరు బాగా తాగాలి అని అంటారు ఎందుకంటే రోజువారీలో బాగా రోజు మనిషి అన్నం లేకుండా ఉంటారు కానీ నీరు లేకుండా ఉండరు మనిషి అందుకే ఎక్కువ శాతం నీరు అంటే బాగా అవసరం మనిషికి కావాల్సింది ఎక్కువ శాతంలో నీరు తాగునీరు అందుకే తాగు నీరు బాగా అవసరం మనం తినేటప్పుడు అయినా చ చదువుకునేటప్పుడు అయినా నీళ్ళు బాగా తాగుతాము తినేటప్పుడు అయినా ఎటు వెళ్ళినా మనం వాటర్ బా లీటర్ వాటర్ బాటిల్ పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ శాతం నీరు తాగకుండా ఉంటాము కాబట్టి నీరు చాలా అవసరం నీరు చాలా మన హెల్త్ కూడా బెనిఫిట్స్ ఉంటాయి నీరు లేకుంటే మనిషి కొంచెం డల్ అయిపోతారు బ్లడ్లో కూడా అదో టైప్ బ్లడ్లో కూడా వాటర్ ఇమ్మ్యూ వాటర్ ఇమ్మ్యూనిటీ కలుస్తుంది అందుకే నీళ్ళు బాగా బాగా తాగాలి అని అంటారు మన పెద్ద వాళ్ళు ఏమి తిన్నా తినకున్నా నీళ్ళు అయితే తాగాలి అని అంటారు తిన్న వెంటనే నీరు కూడా తాగాలి అని అంటారు ఎందుకంటే తినడం తిన్నాక నీళ్ళు తాగడం అంటే మంచిగా అరుగుతుంది అని అంటారు నీళ్ళ వల్ల బాగా మనం రోజు బాగా నీళ్ళు బాగా అవసరం ఉంటుంది ఎటుపోయినా మనకు వాటర్ కావాలి వాష్రూమ్ వెళ్ళిన స్నానం స్నానం చేసిన ముఖం కడుకోవాలన్న చేతులు కడుకోవాలన్న చేతులు కడుకో వాలన్న కాళ్ళు కాళ్ళు కడుకోవాలన్న మనకు నీళ్ళు బాగా అవసరం అందుకే నీళ్ళు బాగా పొదుపుగా వాడాలి మరియు నీళ్ళని కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా ఉంటే మనం చాలా ఫ్యూచర్లో కూడా మనకు నీళ్ళు సమస్య తక్కువ తక్కువగా ఉంటుంది మనం ఎంత మంచిగా నీళ్ళు జాగ్రత్తగా వాడుకుంటామో అంతా ఫ్యూచర్లో మనకు కూడా అంత అంతే వాటర్ దొరుకుతుంది చాలా జాగ్రత్తగా నీళ్ళు వాడుకోవాలి ఎక్కువ శాతం వాటర్ వేస్ట్ చేయద్దు వాస్టర్ వాటర్ వేస్ట్ అయింది అనుకో మన లైఫ్ కూడా అలాగే వేస్ట్ అయిపోతుంది అందుకే నీళ్ళు బాగా తాగుతు పొదుపుగా వాడాలి ఎప్పుడు ఎంత ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి అంతకన్నా ఎక్కువ వాడుకోడానికి వాడుకోవద్దు ఎందుకంటే మనకు వాటర్ షార్టేజ్ కూడా ఉంది ఎక్కువ శాతం వాటర్ షార్టేజ్ అంటే డిసెర్ట్లో ఉంటుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా నీళ్ళు వాడుకోవాలి మనం రోజువారీ లో బట్టలు పిండుకోవడాకైనా ముఖం కడుకోడానికి అయినా తాగడానికి అయిన చేతులు కడుకోవడానికి అయిన నీళ్ళు బాగా అవసరం రోజులో ఎక్కువ శాతం మనం నీళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి నీరు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మనం కూడా ఉంటాము జాగ్రత్తగా ఉంటాము ఫ్యూచర్లో కూడా మనకు చాలా కావాల్సిన కావాల్సిన వాటరు అందుకే మనం నీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటు ఉండాలి ఎందుకు వాటి వల్ల మనం చాలా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే హెల్త్ వల్ల మనకు చాలా ఇమ్మ్యూనిటీ పవర్స్ కూడా వస్తాయి వాటర్ ద్వారా చెడు వాటర్ తాగితే మనం హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అందుకే కొంచెం ప్యూర్ వాటర్ తాగితే మన హెల్త్ కూడా సెట్ అయిపోతుంది అందుకే ఎక్కువ శాతం డాక్టర్ ట్యాబ్లేట్స్ వేసుకునేడితో వాటర్ తాగాలంటే వాటర్ ద్వారా మనకు ట్యాబ్లేట్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి ఏ బాడీ బ్లడ్ సెల్స్లో పోయి ఏ పార్ట్లో ఏ పెయిన్ ఉందో ఆ పెయిన్ మొత్తం రి మనకు రిలాక్స్ చేస్తుంది దాన్ని అందుకే మనం ఎక్కువ శాతం వాటర్ కూడా తాగాలి అని అంటుర్రు డాక్టర్ ఎక్కువ శాతం వాటర్ తాగితే మనం కూడా హెల్తీగా ఉంటాము కానీ ఓవర్గా తాగితే అవే వాటర్ మనకి ఎఫెక్ట్ పడుతుంది అందుకే కొంచెం జాగ్రత్తగా ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ వరకు మనం వాటర్ తాగాలి